మా యొక్క గ్రామంలో స్కూళ్ళ ద్వారా ఏ యొక్క చెడు వంటి మాటలు అండ్ మంచి అలవాట్లు కూడిన విద్యార్థులు ఉన్నారు పక్క ఊళ్ళో కూడా మంచి విద్యార్థులు ఉన్నారు ఎటువంటి చెడు వార్తలు వినిపించడం లేదు అన్నీ పాఠశాలలు మంచిగానే వారు నేర్చుకుంటారు నేర్పిస్తున్నారు కూడా ఉపాధ్యాయులు కూడా మంచి అవగాహనతో కూడిన ఉద్య ఉపాధ్యాయులు ఉన్నారు వారు మంచి ప్రసంగాలు ఇస్తున్నారు మంచి అలవాట్లను చేకూరుస్తున్నారు మంచిగా ఎలా ఇతరులతో మెలగాలి అనేది చేకూరుస్తున్నారు అన్నీ స్కూల్లలో పోల్చుకుంటే మా యొక్క ఉన్న గ్రామంలో స్కూల్ మంచి స్కూల్గా చెప్పవచ్చును ఈ యొక్క స్కూలు అన్నీ ప్రసంగాలలో కూడా క్రీడా వంటి అన్నీ స్పోర్ట్స్ వంటి యస్సే రైటింగ్ కాంపిటీషన్స్ వంటి ప్రసంగాలలో కూడా ప్రసంగిస్తున్నారు పాల్గొంటున్నారు మంచి బుద్దితో కూడిన ప్రసంగాలను సమాజం యొక్క అభివృద్ధి కోసం చెందవలసిన తెలివితేటలను కూడా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు అందచేస్తున్నాడు ఈ యొక్క ఉపాధ్యాయుల ప్రసంగాలలో విద్యార్థులు కూడా చాలా మంచి మాటలు మంచి అలవాట్లు నేర్చుకుంటున్నారు ఇదొక మంచి అభిప్రాయంగా చెప్పవచ్చు భోజనం వంటి అధిక క్రమాలకు అన్నీ కూరుస్తు ఉన్నారు ప్రకృతి యొక్క పరిశుభ్రతను కూడా పరిశుభ్రతను అన్నీ ఒక్క అంశాలను ముందు ఉంటున్నారు అన్నీ స్కూల్లలో పోల్చుకుంటే మా గ్రామంలో ఉన్న స్కూల్ అన్నీ రంగాలలో ముందు ఉందని చెప్పవచ్చు అలా అని వాళ్ళు కూడా మంచిగా పాల్గొంటున్నారని చెప్పవచ్చు అలాంటి మంచి మాటలు కూడా ఎన్నో మనము ప్రసంగించవచ్చును అని తెలియచేస్తున్నాను